కొత్త బైకర్స్ చేసేటువంటి సాధారణ తప్పులు చాలా హై స్పీడ్లో వెళ్తూ ఉంటారు దానివల్ల ప్రమాదం అనేది ఏర్పడవచ్చు సరిగా ప్రాక్టీస్ లేకుండా కొంతమంది మరి చాలామంది న్యూ బైక్స్ తీసుకొని రైడింగ్కి వెళుతు ఉంటారు దానివల్ల ప్రమాదం అనేది ఎదుర్కొంటుంది ఈ కొత్త బైకర్స్ వలన వాళ్ళు నష్టపోవడమే కాకుండా కొన్నిసార్లు ఎదుటి వాళ్ళు కూడా తమ ప్రాణాలు కోల్పోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాటిని నివారించాలి అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా పాటించాల్సిన అంశాలు ఏంటంటే చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ నేర్చుకొని వారు కొనసాగించినట్టు అయితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది నియమాలు రోడ్డు ట్రాఫిక్ అన్ని ట్రాఫిక్ రూల్స్ అన్ని తెలిసి ఉండాలి మరి ఎంత స్పీడ్లో వెళ్ళాలి అనేది ఉండాలి ఇవన్నీ కూడా అన్నింటినీ కంట్రోల్ చేస్తు ముందుకి వెళ్ళినట్టు అయితే ఎవరికి ప్రమాదం జరగకుండా ఉంటుంది